హలో నా పేరు భార్గవి మీరు సురభి రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నారా నేను బిర్యానీ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను దానితో పాటు ఏదైనా స్వీట్ ఐటమ్ కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను ఐస్ క్రీం కేక్ హల్వా ఇందులో మీ దగ్గర ఏ ఐటమ్ అందుబాటులో ఉందో దానిని బిర్యానీతో పాటు ఆర్డర్ చేస్తున్నాను